నేను నా వ్యాపార అవసరాలనిమిత్తం తరచుగా నా చుట్టుపక్కల ప్రయాణాలు చేస్తూ ఉంటాను ముఖ్యంగా కస్టమర్లను కలుసుకోవడానికి మరియు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు నేను తయారు చేసినటువంటి ఉత్పత్తులను అమ్మడానికి మరియు కొన్ని కొన్ని సార్లు తయారీ ఉత్పత్తులను కావలసిన ముడి సరుకులు తెచ్చుకోవడానికి నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను అలాగే నేను నా చుట్టుపక్కల ప్రయాణాల్లో చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కాస్త తక్కువ ఖర్చు అయ్యే విధంగా నేను ప్రయాణాన్ని చేస్తూ ఉంటాను ఇంతే కాకుండా నా స్నేహితులను కలుసుకోవడానికి కూడా వెళుతూ ఉంటాను మరియు కొన్ని కొన్ని సార్లు నా చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలని మరియు ప్రకృతిని ఆస్వాదించడానికి కొండలు లేదా బీచ్ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటాను నేను ముఖ్యంగా మాకు దగ్గరలో ఉన్నటువంటి రాజమండ్రి పట్టణానికి నా వ్యాపార పనుల నిమిత్తము మరియు ఏవైనా సరుకులు వస్తువులు కొనుగోలు చేయడానికి వెళుతూ ఉంటాను